నేను టాక్సీ డ్రైవర్ల కోసం వెతుకుతున్నాను నాకు డ్రైవర్స్ రేటింగ్ తక్కువగా కావాలి నా స్నేహితుడికి టాక్సీ సర్వీస్ గురించి అడిగాను వాడు నాకు తక్కువ రేటులో నాకు టాక్సీ చూశాడు రేటింగ్ కూడా తక్కువగా ఉంది డ్రైవర్స్ కూడా నన్ను అనుకున్న సమయానికి నేను చేరుకోవాల్సిన ప్లేస్కి చేర్చుతున్నారు రేటింగ్ కూడా త నా స్నేహితుడు తక్కువగా ఉందని చెప్పాడు